ప్రతి ఇంట్లో తులసి చెట్టు అనేది నివసించి పెడతారు తులసి చెట్టు అనేది అమ్మవారు ఎందుకు అన్ తులసి చెట్టుని ఎందుకు నివచించ్ నివసిస్తారు అంటే తులసి చెట్టు పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంటికి చాలా మంచిది ఆరోగ్యానికి ఎలాంటి ఎలాంటి ఆరోగ్యమైనా సరే తులసి చెట్టుని తిన్నా ఆహారం చేసుకున్న వాటర్లో నీళ్ళలో కలుపుకుని తాగినా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మా ఎంత ఆరోగ్యానికి చెడ్ జ్వరాలు వచ్చిన సర్దిలు అయిన ఎలాంటి ఎలాంటి ఆరోగ్య స్థితికి అయిన సరే తులసి చెట్టు ఔషధం లాంటిది ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టుని పూజించి ఎంత మంచిగా చూస్ ఎంత మంచిగా పూజించి పెట్టి వాటర్ నీళ్ళు మొక్కకి పోసి ఎంత మంచిగా చూసుకుంటే తులసి చెట్టు కూడా ఇంటిని అంత బాగా చూసుకుంటుంది సంపాదనకి కూడా అంతే బాగా ఉంటుంది తులసి చెట్టు ఎన్ ఆరోగ్యానికి చాలా ముఖ్య భాగం ఎలాంటి ఆరోగ్యానికైనా తులసి చెట్టుని తులసి చెట్టు అనేది తులసి చెట్టు ఆరోగ్యానికి నివసిస్తుంది తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంచుకుంటే ఎంత మంచిది అనేది పాత కాలంలో నుంచి ఉన్ ఉన్నది పాత కాలంలో తులసి చెట్టుని చాలా బాగా పూజిస్తారు ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి అని చెప్పి పాతకాలం నుంచి వస్తున్నది వస్తున్నాయి అవి ఆల్రెడీ ఆల్రెడీ తులసి చెట్టు గురించి తెలుసుకోవాలి అంటే ఆ ఒక్క మొక్క వల్ల ప్రతి చెట్టుకి ప్రతి ఆ మనిషికి ఆరోగ్యాన్ని చూపిస్తుంది తులసి చెట్టు అనేది చాలా మంచి ఔషధం లాంటిది ఇన్ ప్రతి కొన్ని ఇళ్ళలో తులసి చెట్టుని ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా పూజిస్తారు తులసి చెట్టు ఇంట్లో ఎంత వరకు ఉంటే ఆ ఇల్లు అంత మంచిగా ఉంటుంది పూర్వకాలంలో తులసి చెట్టుని ఒక దేవ్ దేవుళ్ళతో పోల్చి మరీ పూజిస్తారు ఇప్పుడు ఇళ్ళలో ఒక పాట్లో అయిన ఏదో దాంట్లో అయిన నివసించి పెడుతున్నారు కానీ అప్పట్లో ఒక మన్ ఒక ప్లేస్ పెట్టి దానికి ఒక ప్లేస్ తయారు చేసి మరి దన్ నివసించి నివసిస్తారు ఆరోగ్యం ఆరోగ్యం ఎంత మంచిగా ఉండాలి ఉండకపోయిన ఏమి చేయలేకపోయినా తులసి చెట్టు అనే ఆకును మనము తింటే చాలా మంచిది హెల్త్కి ఆరోగ్యానికి ఎంత ఔషధం ఇస్తుంది అంటే ప్రతి మనిషి ఒక పూర్వకాలంలో ఎక్కువ శాతం తులసి చెట్టు ఆకును తింటారు ఆరోగ్యాన్ని సరిపెట్టుకోవాలి అంటే తులసి చెట్టుని తింటారు తులసి చెట్టుని ఆరోగ్యానికి వా నీళ్ళల్లో కాకుండా ఉత్తిగా కాకుండా కొన్ని కొంత మంది టీలలో కూడా చాయ్లలో కూడా కలుపుకుని తాగుతారు ఎందుకు అంటే తులసి చెట్టును ప్రత్యేకంగా తాగలేక చాయ్లలో కలుపుకుని కూడా తిన్ తాగుతారు తులసి చెట్టుని ఎంత పూజించి ఎంత మంచిగా చూసుకుంటే ఆ తులసి చెట్టు అంత మంచిగా మనలని చూసుకుంటుంది